చెప్పండి సార్

టెంపర్ గ్లాస్ డిస్ప్లేనా సార్ చెప్పండి సార్ ఇంకా టెంపర్ గ్లాస్ అయితే మా దగ్గర సిక్స్ డీ ఉంది లెవెన్ డీ ఉంది గొరిల్లా గ్లాస్ ఉంది ఇలా చాలా రకాల ఉన్నాయండి ఏ ఏ గ్లాస్ కావాలి మీకు టెంపర్ది గొరిల్లా గ్లాసా టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది గొరిల్లా స్క్రాచస్ గిట్ల ఏమి ఉండవు అంతా మంచిగా ఉంటుంది లైఫ్ టైమ్ పన్నెండా అండి ప్రతి మొబైల్కు ఉంటుంది అండి ప్రతి మొబైల్కు ఉంటుంది మీరు మొబైల్ సెంటర్కి విసిట్ చేయాల్సి ఉంటుంది అండి

టెంపర్ గ్లాసే కదండి పగిలింది టెంపర్ గ్లాసా డిస్ప్లేనా అండి రెండు చేయాల అంటే డిస్ప్లే అంటే ఒక బ్రాండెడ్ కావాలంటే క్వాలిటీది ఒక మంచిది ఒరిజినల్ది కావాలంటే ఒక త్రీ థౌసండ్ అలా అవుతుంది అండి త్రీ ఫోర్ థౌసండ్ అవుతుందండి మొత్తం టాక్సెస్తో కలిపి లేబర్ చార్జిస్ అంతా కలిపి టెంపర్ గ్లాస్ అంటే మీరు గొరిల్లా అంటున్నారు కదా ఒక టూ టూ ఫిఫ్టి రూపీస్లో వస్తుంది అండి

ఇప్పుడు వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఇప్పుడు అంత ఏమి ఉండదు వచ్చింది అండి ఇక్కడ మాది కతెదన్ లో ఉంటుంది అండి మొబైల్ షాప్ సప్న థియేటర్ పక్కలో తెలంగాణ

ఇది బిసైడ్ థియేటర్స్ అంటే సప్న థియేటర్స్ పక్కన ఏషియన్ సినిమాస్ అని ఉంటుంది దాని పక్కన ఐ మీన్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్కి అండి ఓకే అండి ఒకసారి విసిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి